అన్నయ్య అన్నయ్య సినిమా చూసావా అన్నయ్య అన్నయ్య అదే అన్నయ్య వీరసింహారెడ్డి సినిమా ఏమన్ననా అన్నయ్య అది చూసాను అన్నయ్య బాబు

చాలా బాగుంది అన్నయ్య నేను వెళ్లిన రోజు థియేటర్ ఫుల్ అయ్యింది అన్నయ్య ఆ ఫైట్లు ఏంటి అన్నయ్య బాబు అసలు బాలయ్య బాబు ఏజ్ అయిపోయింది అన్నారు కానీ ఈ సినిమా లో చాలా యంగ్గా ఉన్నాడు అన్న సినిమాలో అన్నయ్య కారెక్టర్ ఏ బాగుంది కదా అన్నయ్య సినిమా అంతా అడిదే కదా అన్నయ్య బాబు అన్నయ్య క్యారెక్టర్ చాలా బాగుంది చాలా మాసీగా ఉంది అన్న ఫైట్లు ఏంటన్న బాబు ఫైట్లు కాని సెకండ్ హాఫ్ అయితే బాబోయి చాలా బాగుంది అన్నయ్య సినిమా అసలు అది కూడా బాగుంది అన్నయ్య ఫ్యామిలీ సినిమా అన్నయ్య చాలా బాగుంది సినిమాకి అదే టర్నింగ్ పాయింట్ అన్న అసలు చాలా సస్పెన్స్గా ఉంటుంది అన్నయ్య బాబు అది అవి మనం ఎక్కడ చేస్తామన్నా బాలక్రిష్ణకే సాధ్యం అవి మన బాలకృష్ణ వల్లే కదా అన్నయ్య బాలకృష్ణ బాలకృష్ణే కానీ బలే కలెక్షన్ వచ్చింది అన్నయ్య సినిమాకి ఫైట్లు అయితే ఇక చూసినపుడు బాలయ్య బాబు సినిమా ఇక అందరూ ఫాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఉంది అన్నయ్య నేను అయితే ఫైవ్ పాయింట్ ఇస్తాను అన్నయ్య చాలా బాగుంది అన్నయ్య మూవీ మట్టుకి అవును అన్నయ్యా అసలు సినిమా ఎక్కడ తీసేయడానికి ఏం లేదు కదా అన్నయ్య బాగా నచ్చింది అన్నయ్య రేపు కూడా వెళ్తాను అన్నయ్య ఇంకోసారి నువ్వు కూడా రా అన్నయ్య కాళీ అయితే సరే అన్నయ్య